హలో ఏ టూ బీ రెస్టారెంట్ అండ్ బేకరీసా అండి నమస్తే సార్ నా పేరు నందిని వచ్చేవారం దీపావళి వస్తుంది కదా కొన్ని తీపి వంటకాలు ఆర్డర్ ఇవ్వాలని కాల్ చేశాను అవును సార్ ఇలాగ మాకు దీపావళి ముందు రోజు వచ్చి నోములు ఉన్నాయన్నమాట నోములకి అరిసెలు కావాలి సార్ పది కేజీలు కావాలి తర్వాత వచ్చి లడ్లు కావాలి ఐదు కేజీలు అవును సార్ తర్వాత పాలకోవా రెండు కేజీలు కావాలి రసగుల్లా కావాలి రెండు కేజీలు అవును సార్ తర్వాత వచ్చేసి ఇది గులాబ్ జామ్ కూడా రెండు కేజీలు ఇచ్చేయండి అవును సార్ ఆ అవును జాంగ్రీ ఒక కేజీ చాలు ఇవన్నీ ఇవన్నీ కావాలి సార్ నాకు ఇంకా దీపావళికి ఒక వారమే ఉంది నాకు ముందు రోజు సాటర్డే మధ్యాహ్ననానికి కావాలి సార్ డెలివరీ ఇవి మొత్తం కావాలి ఎందుకంటే నోములు మేము సాటర్డే సాయంత్రం చేసుకుంటాము శనివారం సాయంత్రము మధ్యాహ్ననానికి కొంచెం డెలివరీ చేసేస్తే మాకొంచెం ఉపయోగంగా ఉంటుంది అవునండి

ఇన్ని ఆర్డర్లు ఇస్తున్నాం కదా సార్ ఆఫర్ ఏమైనా ఉందా అవునా ఒక ఇరవై పర్సెంట్ చేసుకోండి సార్ ఎందుకంటే ఇన్ని ఇస్తున్నాను నాకు తెలిసి బిల్యే ఒక నాకు ఒక మూడు వేల పైన అయ్యి ఉంటుందేమో ఇరవై పర్సెంట్ ఇవ్వండి సార్ తరుచు మీ దగ్గర తీసుకుంటు ఉంటాను అవును సార్ ఓకే సార్ కొంచెం అరిసెలు కొంచెం ఫ్రెష్గా ఉండేలాగా చేయండి ముందే చేసి పెట్టింది వద్దు నాకు ఫ్రెష్గా ఈ వీక్ కొంచెం చేసి ఇవ్వండి అవును సార్ కొంచెం మెత్తగా ఉండేలాగా చూడండి మేము నార్మలగా అయితే ఇంట్లోనే చేసుకుంటాము ఈసారి వచ్చేసి మా ఇంట్లో కొత్తగా పెళ్ళయిన వాళ్ళు ఉన్నారు అవునండి వాళ్ళకంతా కొంచెం పంచాలి మా బంధువులకి మా స్నేహితులకంతా ఇవ్వాలి పది కేజీలు చేయాలంటే మాకు కొంచెం టైం పడుతుంది అందుకనే మీ నేను మా ఫ్రెండ్ను ఒక అమ్మాయిని అడిగాను ఎక్కడ బాగుంటుందని చెప్పేసి వాళ్ళే మీ రెస్టారెంట్ని సజెస్ట్ చేశారు అవును సార్ మీరు స్వీట్లు తరచు చేస్తు ఉంటారా లేకుంటే పండుగ సీజన్లో పెళ్ళి సీజన్లోనే చేస్తారా సార్ ఓ ఎప్పుడు ఉంటుందా ఓకే సరే సార్ తీపి కొంచెము తక్కువే వేయమని చెప్పండి అన్ని స్వీట్లలలోను ఎక్కువగా తీపిగా ఉంటే తినడానికి కొంచెం ఎగుటుగా ఉంటుంది అందుకని సార్ ఓకే సరే అండి హోమ్ డెలివరీ చేస్తారా సార్ ఓకే నాకు శనివారం మధ్యాహ్ననానికి రెండు గంటల నుంచి మూడు గంటల లోపల ఎలాగైనా కొంచెము పంపించేలా చూడండి సార్ ఓకే కొంచెం ఫ్రెష్గా ఉండేలాగా చూడండి అన్ని తీపి పదార్థాలు వచ్చి నెయ్యితోనే చేసేలాగా చూడండి కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు నేను ఇచ్చేస్తాను అవును సార్ ఆఫర్ ఇరవై పర్సెంట్ అని చెప్పారు కదా మొత్తం బిల్ ఎంత అయ్యిందండి ఓ ఐదు వేలు అయ్యిందా ఆఫర్ పోగా ఐదు వెలు అయ్యిందా సరే సార్ నా అడ్రెస్ నోట్ చేసుకోండి ట్వెల్వ్ డాష్ ఎయిటి సెవెన్ స్వామి స్ట్రీట్ నియార్ సుప్రియా స్కూల్ ఓల్డ్ వీవర్స్ కాలనీ

అవును సార్ మీరు ఇదే నా వాట్సాప్ నంబరు మీరు బిల్లు కొంచెం నాకు సెండ్ చేసేయండి సెండ్ చేసేయండి నేను ఫోన్ పే చేసేస్తా ఆ డెలివరి అయిన తర్వాత ఫోన్ పే చేస్తాను అడ్వాన్స్ ఏమైన్నాపే చెయ్యాలా సార్ ఓ అవునా వెయ్యి రూపాయిల ఓకే సరే సార్ మీ నెంబర్ చెప్తారా ఫోన్ పే చేస్తాను తొమ్మిది సున్నా ఒకటి నాలుగు రెండు ఏడు తొమ్మిది తొమ్మిది ఒకటి ఒకటి సరే సార్ ఇప్పుడే ఫోన్ పే చేస్తాను కొంచెము ఫ్రెష్గా ఉండేలాగా చూడండి స్వీట్స్ అంతా సరే సార్ నేను చెప్పినట్టే నెయ్యితోనే చెయ్యండి సార్ థ్యాంక్ యూ సార్